నేను చివరిగా చదివిన పుస్తకం ద ఆర్ట్ ఆఫ్ బియింగ్ అలోన్ లోన్లీనెస్ ఈజ్ ద కీస్టోన్ ఎట్ ద హోమ్ రేణుకా గావ్రాణి రాసిన ఈ పుస్తకం నన్ను చాలా రకంగా ప్రభావితం చేసింది లోన్లీ అంటే ఈ ప్రపంచంలో ఈ కాలంలో ఇంటర్నెట్ పెరగడం వల్ల ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇంటర్నెట్కి బానిసలవ్వడమే జరుగుతుంది ఎవరు ఎవరికి మాట్లాడుకోవడానికి లేకుండా కనీసం స్నేహితులని కూడా కలుసుకోకుండా స్నేహితులతో మాట్లాడకుండా అవసరం ఉంటేనే మనిషి ఉన్నారు అనే ఒక భావనలో బ్రతుకుతున్నాము కనుక ఆ రోజు నుంచే నేను ఈ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాను ఈ పుస్తకానన్ని రేణుక గావ్రాణి గారు రాశారు ద ఆర్ట్ ఆఫ్ బియింగ్ అలోన్ అనేది ఈ పుస్తకం నా మీద చాలా ప్రభావం చూపింది ఇప్పటికైనా ఈ పుస్తకాన్ని నేను రెండు మూడు సార్లు చదివాను ఎందుకంటే నేను చాలా ఒంటరిగా ఉంటాను నా నేను ఎవరితో కలిసి ఉండలేను అన్నట్టు అంటే ఈ రోజుల్లో స్నేహితులు అనేవాళ్ళు ఎవరూ కూడా సరిగ్గా లేరు ఆ రోజు అందుకోసమే నేను పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను అదే కారణం కానీ ఇప్పుడు ఈ పుస్తకం నా మీద ఏలాంటి ప్రభావం చూపిందంటే ఒకరు ఎవరికి వారు ఉండడం లోన్లినెస్ అనేది ఎవరు మనకు లేరు అనే ఒక ఫీలింగ్ కాకుండా అది మనకుండా ఒక స్ట్రాంగ్ రీజన్ మనం ఏదైనా సాధించవచ్చు మనకి ఈ దేశమంతా మనది దీన్ని మనం జయించవచ్చు అనే ఒక ఫీలింగ్ నాకు ఇచ్చింది అంటే ఈ రోజుల్లో దే ఒక ఒక స్నేహితులు లేకుండా బ్రతకాల్సి వస్తుంది ఎందుకంటే ఇట్ ఇంటర్నెట్ ప్రభావం వల్ల అలాంటి రోజుల్లో ద ఆర్ట్ ఆఫ్ బియింగ్ అలోన్ పుస్తకం చదవడం వల్ల సాలిట్యూడ్ అనేది అంటే ఒంటరితనం అనేది ఎవరూ లేక ఎవర ఎవరితో కలుసుకోలేక పడుతున్న బాధ కాకుండా అదొక హ్యాపీ ప్లేస్ అదొక ఆనందకరమైన ఆనందకరమైన శక్తినిస్తుంది అనేది నాకు అర్థమైంది